నా లైఫ్లో చాలా చోట్ల తిరిగాను చాలా ప్రదేశాల్లో అనేక చోట్ల నేనూ పని చేశాను కొన్ని చోట్ల మాత్రం నాకు మరుపురాని సందేశం అంటే చాలా చోట్ల అంటే టెంపుల్స్ కానీ బీచ్ కానీ గా హోటల్స్ కానీ చాల చోట్ల నేను ట్రావెల్ చేశాను స్పెండ్ చేశాను కానీ నా లైఫ్లో ఫస్టు ఇక్కడా ఊటిలో నేను వెళ్ళాను ఇక్కడ చాలా ప్రదేశం చాలా ఆనందకరమైన ఫ్లే ప్లేస్ దీని ఎన్విరాన్మెంటు కల్చర్స్ ఎన్విరాన్మెంటు కల్చర్స్ అండ్ సౌండ్ పొల్యూషన్ లేకుండా చాలా అరుదైన ప్లేసు నేను అక్కడ బీచ్ కానీ అక్కడ ఉన్నా పీపుల్స్ కానీ చాలా బాగుండింది బాగా స్పెండ్ చేశాము అక్కడ రూమ్లో కానీ స్పెండ్ చేసాను చ అనేక చోట్ల తిరిగినాను అంత ఆనందంగా లేదు ఇంకో చోట కూడా వెళ్ళినాము సో బట్టు అదంతా కంపారిజన్ చేస్తే ఇది మంచి ప్లేసే లైఫ్లో చాలా జరిగింది సో ఒక అది మరుపురాని అక్కడ ఉన్న కల్చర్స్ బీచెస్ అక్కడ ఉన్న పీపుల్స్ వాళ్ళు చాలా టెంపుల్సు చాలా బాగుండింది ఊటీ ప్రదేశంలో అంటే అక్కడ చలి కాలం కాబట్టి ఒకే దాన్ని తట్టుకోల చలి కాలం కాబట్టి సో ఓకే పరలేదు కానీ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది సో నాకు అక్కడే బెస్ట్ అనిపించింది ప్లేసు సో అక్కడ ఇంకొకటి వచ్చి మరుపురానిదైతే ఇక్కడా కొడైకడల్ అక్కడ చాలా అరుదైన ప్లేసు అక్కడ టెంపుల్స్ కానీ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కల్చర్స్ కానీ ఎన్విరాన్మెంట్ కండిషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ చాలా బ్యూటిఫుల్ అండు బ్యూటిఫుల్ ప్లేస్ ఓకే ఇక్కడ పర్వాలేదనిపించింది నెక్స్ట్ ఇంకో చోటా ట్రావెల్ చేశాను బ్యాంగ్ళూర్ దగ్గరదగ్గర డెవలప్మెంట్ కంట్రీ కాబట్టి సో అక్కడక్కడా సౌండ్ పొల్యూషన్ ఉన్నది కాబట్టి ప్లేసులో ఇక్కడా టెంపుల్స్ అండు హోటల్స్ చాలా బాగుండింది ప్లేసు బాగా ఎంజాయ్ చేశాము నెక్స్టు ఇక్కడా చెన్నై దగ్గర స్టే చేశాం కాబట్టి అక్కడ గా పర్వాలేదు ఇదంతా అనేక చోట్ల మేము స్పెండ్ చేశాము కాబట్టి అక్కడ బెస్ట్ ప్లేస్ వచ్చి నాకు ఊటీ నాకూ నచ్చింది అక్కడ ఉన్న కండిషన్ హోటల్స్ ఫుడ్స్ అండు ఎన్విరాన్మెంట్ కండీషను అంటే అన్ని చోట్ల నాకు సౌకర్యంగా ఉండింది కాబట్టి నాకు పీస్ఫుల్గా ఉండింది సీ నాకు సాటిస్ఫ్యాక్షన్ ఉండింది అనేక చో ఇక్కడా అనేక చోట్ల దగ్గర నేను స్పెండ్ చేశాను అంతా హ్యాపీనెస్ అంతా లేదు కాబట్టి ఇక్కడ నేను బెస్ట్గా ఊటీని ఇకా సెలక్ట్ చేశాను ఆ ప్లేసు మరుపురాని నా జీవితంలో మంచి ఎన్విరాన్మెంట్ కండీషను మంచి వాతావరణం అక్కడ ఉన్నా ఫుడ్స్ కానీ అక్కడ ఉన్నా ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ కండిషను సౌండ్ పొల్యూషన్ లేకుండా ఆ బీచ్ కానీ అక్కడ స్విమ్మింగ్ స్విమ్మింగ్ సైడు వల్ల అక్కడ ఉన్నా అక్కడ ఉన్న చాలా ఎంజాయ్ చేశాను ఆ సముద్రంలో అది హ్యాపీగా ఉండింది అక్కడా ఇంకొకటి వచ్చి వేరే చోట్ల ప్రదేశం లేకపోతే అక్కడ అంత సాటిస్ఫ్యాక్షన్ లేదు కాబట్టి నేను బెస్టుగా ఆ ప్రదేశాన్ని నాకింకా నా లైఫ్లో మర్చిపోలేని నాకు ఉంది కాబట్టి ఓకే